అవునమ్మ చెప్పండి అవునమ్మ ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుందమ్మా మా అయితే జాగింగ్ చేసుకొనే వాళ్ళు వామ్ అప్ చేసుకొనే వాళ్ళు సిక్స్కే వచ్చీ చేసుకుంటారు అలానే సెవెన్కి స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్ వచ్చేసి టెన్ వరికి ఎండ్ అయిపోతుందమ్మా ఈవినింగు ఫోర్ టూ సిక్స్ అమ్మ కచ్ఛితంగా డ్రెస్ కోడ్ ఉంటుందమ్మా అది మేము ఇవ్వడం కుదరదు మీరే తీసుకోవాలి అవునమ్మా అట్లా అట్లా అని ఏం లేదు మన నియర్ బై షాప్లల్లో తీసుకోవచ్చు అన్నీ స్పోర్ట్ సెంటర్లలో మన డ్రెస్ కోడ్ దొరుకుతుంది ప్రెసెంట్ అయితే నార్మలు నార్మల్ డ్రెస్ కోడే గేమ్స్కి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా మన సైడ్ నుండి ఉంటాయమ్మా షూస్ కంపల్సరీ అమ్మా షూస్ ఫుడ్ బాల్లో మెయిన్ షూస్ కాబట్టి షూస్ బ్రాండెడ్వి తీసుకోవాలి కచ్చితంగా ఓకే జర్సీ కానీ షాట్ కానీ నార్మల్వి తీసుకుంటే సరిపోతుంది కానీ షూస్ షూస్ మాత్రం బ్రాండెడ్వి తీసుకోవాలమ్మా ఈప్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్కి ఫ్రెష్ బ్యాచ్కి ఇదేనమ్మ సీనియర్స్కి వేరే టైమింగ్స్ ఉంటాయి ఈ టైమ్స్నే ఫాలో కావాలి ఛేంజింగ్ ఏమి ఉండదమ్మా ఇవి పైనున్న ఆడర్ అంతే అమ్మ క్యాంప్ ఇక్కడే అమ్మ మేము ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటాము మీరు ఏ టైంలో అయిన కాలవచ్చు మీరు కాల్ ద కాల్ ద్వారా కూడా మమ్మల్ని రీచ్ కావచ్చమ్మ ఓకే అమ్మ రేపు వచ్చి కలవండి మీకు ఇంకే ఫర్తర్ ఏ డీటైల్స్ అయిన ఇక్కడ ఆఫీస్లో చెప్తారు రండి ఓకే అమ్మ